హలో ఎవరండి అవునండి మీ బాబు పేరండి ఏ క్లాసు చెప్పండి లేదండి నేను ఆల్రెడీ పేపర్ చెక్ చేసాను మీ అబ్బాయిది అంటే లైక్ ఏంటంటే మీ అబ్బాయిది సొల్యూషన్ వరకు బాగానే చేస్తన్నాడు గానీ లాస్ట్ ఆన్సరొచ్చేసరికి లైక్ బట్టీ పట్టేస్తున్నాడు మీవాడు అంటే ఇప్పుడు అక్కడా ఇప్పుడు నై నైన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఏబి ప్లస్ త్రీ ఏబి సమ్ ఉందనుకోండి ఆ త్రీ బదులు నేనేమైనా ఫైవ్ గానీ ఏమైనా చేంజస్ గానీ చేసాననుకోండి మీ అబ్బాయి ఏం చేస్తన్నాడంటే బూ టెక్స్ట్ బుక్లో నేను క్లాస్ నోట్స్ ఇచ్చిన దాంట్లోని ఏదయితే ఆన్సర్ ఉందో అదేసేస్తున్నాడు మీ అబ్బాయి లాజిక్ నేర్చుకోవట్లేదు అవునండి అదే నేను చూసాను మీ అబ్బాయికి చెప్పాను మాటాడాను కూడానా అరే నువ్వు సమ్ అది పర్ఫెక్ట్గా చేసేస్తన్నావు ఎలా ఉందో అలాగా కానీ నువ్వు ఏంటంటే బట్టీ పట్టేస్తున్నావు ఇలా కాదు ఇలా అని చెప్పేసి నేను ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్పాను ఇప్పుడు క్లియర్గా అర్ధమైంది మీ అబ్బాయికి నెక్స్ట్ సారి ఇలాంటిది రిపీట్ అవదండి అంటే మీ అబ్బాయి బాగానే చేస్తన్నాడు ఇప్పుడు ఇచ్చిన అక్కడా సమ్స్ ఒక ఫిఫ్టీన్ సమ్స్ ఉన్నాయనుకోండి ఫిఫ్టీన్కి ఫిఫ్టీన్ అటెంప్ట్ చేస్తున్నాడు మొత్తమంతా సొల్యూషన్ అంతా బాగానే చేస్తన్నాడు కానీ లాస్ట్ ఆన్సర్లో మీ అబ్బాయి ఇబ్బంది పడుతున్నాడండి మీరు మొబైల్ ఇస్తున్నారండి

స్కూల్ స్కూల్ వరుకు అండి నేను చాలా వరుకు నేను ఓ పంక్చువల్గా ఒబీడియంట్గా నేను నేర్పిస్తున్నానండి ఇంటికొచ్చేసరికి పిల్లలు కదండి కొంచెం హార్ష్గా మీరు కూడా హార్ష్గా బిహేవ్ చేయకండి అంటే కొంచెం అర్దమయ్యేటట్టు చెప్తే గనుక వాళ్ళు వింటారు మీ అబ్బాయి కూడా మంచోడే అంటే లైక్ ఏంటంటే సార్లకి మంచి రెస్పెక్ట్ ఇచ్చీ చాలా గుడ్గా మాటాడతాడు నేను చెప్తానులెండి ఇలాంటివి ఎప్పుడూ రిపీట్ అవ్వవు ఇంక ఒక డైలీ ఒక వన్ అవర్ అలా వద్దు గానీ అండి ఓ టెన్ మినిట్స్ అలాగ నేను కొంచెం చూసుకుంటాను లెండి అంటే మీ అబ్బాయి ఫ లాస్ట్ బెంచ్లో కూర్చుంటున్నాడు కొంచెం నేను ఫస్ట్ బెంచ్కి మార్చి నేను చేంజెస్ చేస్తానండి ఓకేనా అండి పక్కా పక్కా అండి పక్కా

షూర్ షూర్ షూర్ షూర్ మ్యాడమ్ షూర్ మ్యాడమ్ ఇలాంటిది ఎప్పుడు రిపీట్ అవ్వదు మీ అబ్బాయి మంచి లైన్లోకొస్తాడు తే అవునండి అవును లే లేదు లేదండి అలా అని ఏం అవ్వదు గానీ నేనూ చే చూసుకుంటానండి దగ్గరుండి రైట్ అండి ఓకే త్యాంక్ యూ అండి బాయ్